నాకు చికెన్ బిర్యాని దమ్ బిర్యాని మటన్ బిర్యాని ఫ్రాన్స్ బిర్యాని వంటి నాన్ వెజ్ వంటకాలు అంటే నాకు చాలా ఇష్టము అదేవిధంగా నాన్ వెజ్ ప్రతీ ఐటెంను కూడా ఎక్కువగా తింటూ ఉంటాను కానీ ఇవి బయట వండితే తినడానికి నేను ఇష్టపడను హోటల్లో అయితే అసలు తినను మా ఇంట్లోనే వండుకోని తినడానికి ఎక్కువగా ఇష్టపడుతాను ఎక్కువగా మా అమ్మగారు ఈ వంటలు చేయడం బాగా చేస్తారు కాబట్టి ఇవన్నీ కూడా నేను వీలైనప్పుడల్లా ఇంట్లోనే వండించుకొని తినడానికి ఎక్కువగా ఇష్టపడుతాను అది కూడా రాత్రి సమయంలో తినేసి మేము ఎక్కువగా ఇష్టడుతాము అంతేకాకున్నా మేము కుటుంభసభ్యులు అందరం కలిసి కూర్చొని తినడానికి చాలా ఇష్టపడతాను